ఏవండి ఇప్పుడు నేనున్న చోటు నుంచి సాయిబాబా టెంపుల్కి వెళ్ళే దారిలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందండి ట్రాఫిక్ ఎక్కువ ఉందని అనుకుంటున్నారా మనము నేను వెళ్ళాల్సిన బాబా గారి టెంపుల్కి వెళ్ళగలుగుతానా లేదా అసలు ఎంత ట్రాఫిక్ ఉందో మీరు నన్ను వెళ్ళవలసిన చోటికి తీసుకొని వెళ్తారా అండి అసలు ఎంత సమయం పడుతుంది అంటారండి ట్యాక్సీలో ఇరుక్కుపోయానండి నాకు టైం అవుతుంది ఇంకా నాకు తెలిసి ఒక టూ త్రీ అవర్స్ పడుతుందేమో కానీ నేను కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి అండి త్వరగా ట్యాక్సీని పోనించండి డ్రైవర్ గారు ఇంకా ఇంకా టైం పడుతుందా చెప్పండి ట్రాఫిక్ ఏంటి ఈ రోజు ఇలా ఉంది ఎంత జనంగా ఉన్నారో అసలు ప్లేస్ కూడా లేదు ఎలా వెళ్తామో ఏంటో చాలా ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను నేను ఇప్పుడు ఖచ్చితంగా సమయం ఒక రెండు గంటలైనా పడుతుందేమో